హలో లోన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరా అండి నా పేరు మహిత అండి నాకు లోన్ కావాలండి అందుకోసం మీకు ఫోన్ చేసాను నాకు కిరాణా కొట్టు ఉందండి లక్ష యాభై వేలు అండి ఉన్నాయండి అలాంటివి ఏమి లేవండి ఏంటండి ఉందండి ఉంది లేండి ఉందండి చేసుకున్నామండి ఎప్పుడు రమ్మంటారండీ

సరేనండి ఉన్నాయండి సరేనండి సరేనండి రేపు వస్తామండి